చెప్పండి మేము హోటల్ మేనేజ్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము ఏం కావాలి హాస్టల్లో జాయిన్ చేస్తారా ఎంతమంది అండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారా ఏజ్ ఏమైనా చెప్తారా వాళ్ళది ఏ క్లాస్ చదువుతున్నారు ఏమిటి అనేది ఏజ్ ట్వంటీయా ఓకే అండి ఎన్ని డేస్ వరకు ఉంటారు టూ మంత్స్ ఉంటారా ఓకే అండి పర్ డే మేము అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాము ఈచ్ వన్ మంత్లీ ఓకే మీరు ఫైవ్ మంత్స్ ఉంటారు టూ మంత్స్ ఉంటారని చెప్పారు కదా అడ్వాన్స్ ముందు ఏమైనా పే చేస్తారా మరి ఇప్పుడే మాకు అడ్వాన్స్ మీరు ఇప్పుడు ఫైవ్ మంత్స్ టూ మంత్స్ ఉంటారు కాబట్టి ఫైవ్ పీపుల్ కాబట్టి ఈచ్ మంత్ ఒక త్రీ థౌజండ్ సో ఇప్పుడు అడ్వాన్స్ ఒక ఒక ఇంకా ఫైవ్ థౌజండ్ చేయండి ప్రజెంట్ అయితే ఒక ఒకరికి ఒక ఒక్కరికి త్రీ థౌజండ్ పర్ మంత్ టూ మంత్స్ ఉంటారు కాబట్టి సిక్స్ థౌజండ్ ఈచ్ వన్ సిక్స్ థౌజండ్ టూ మంత్స్కి చేస్తామండి ఒక టూ మంత్స్ తర్వాత మీరు మొత్తం పే చేస్తే అడ్వాన్స్ మీకు రిటర్న్ చేస్తాం ఫోర్ ఫోర్ కుదరదు అండి ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కుదరదు అండి ఫైవ్ మెంబెర్స్ కాబట్టే చాలా తక్కువ అయితే కష్టం కదా మీరు ఫైవ్ ఇచ్చేయండి ఫైవ్ చాలా తక్కువ ఇంకా ఎంత అంటే ఒక్కొక్కరికి థౌజండ్ ఒకరికి థౌజండ్ అన్న అంతే కదా ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ థౌజండ్ ఇచ్చేయండి అడ్వాన్ ఇచ్చేయండి మేము మీకు అడ్వాన్స్ రిటర్న్ చేసేస్తాము కదా లేదండి ఫీజు చాలా లోవెస్ట్ ప్రైస్ మాది త్రీ థౌజండ్ అంటే చూడండి ఇంకా ఇప్పుడు త్రీ థౌజండ్ చాలా తక్కువ ఓకే అండి అడ్వాన్స్ కానీ మీరు ముందే కట్టాలి నేను ముందే చెప్తున్నా ఫైవ్ థౌజండ్ అడ్వాన్సు ఓకేనా ఫైవ్ మెంబర్స్ అన్నారు కదా ఓకే అండి థ్యాంక్ యూ